సార్ పసుపర్తి సూపర్ మార్కెటా సార్ సార్ నాకు గ్రోసరీ ప్రొడక్ట్స్ కావాలి సార్ రైస్ ఒక రైస్ ఒక ఫైవ్ కేజీస్ కందిపప్పు ఒక ఫైవ్ కేజీస్ లక్స్ సోప్ ఒక డజన్ షాంపూ ఒక సరం షాంపూలో వచ్చి డవ్ ఒక సరం అల్క్లియర్ ఒక సరం క్లినిక్ ప్లస్ ఒక సరం మళ్ళా రిన్ సోప్ ఒక టూ డజన్స్ సర్ఫ్ ఎక్సెల్ పౌడర్ ఒక హాఫ్ కేజీ రిన్ పౌడర్ ఒక టూ కేజీస్ ఇవి కావాలి సర్ నాకు సరే లేదు సర్ డోర్ డెలివరీ చేయాలి సార్ సర్ ఎయిట్ డాష్ థర్టీ ఎయిట్ మరాటి గేట్ పుత్తూర్ స్టాప్ ఓకే సార్ ఓకే సార్ థాంక్యూ సర్ థాంక్యూ సర్